సార్ ఇది సూరిబాబు ట్రావెల్ ఏజెన్సీనేనండి సార్ నేనిలా కాకినాడ నుంచి ద్రాక్షారామం రావాలని అనుకుంటున్నాను సార్ అంటే నేను నా ఫామిలీ అవునండి ద్రాక్షారామం గుడికి సో నేను నా ఫామిలీ అందరూ వెళ్ళాలనుకుంట్నాము సో నేను ఒక త్రీ డేస్ అయితే ట్రావెల్ చెయ్యాలనుకుంట్నాను ద్రాక్షారామం నుంచి అదె కాకినాడ నుంచి ద్రాక్షారామం సో నాకు అక్కడ స్టే చేయడానికైతే వద్దండి ఆరోజు మళ్ళీ నేను కాకినాడ రావాలి సో త్రీ డేస్ కూడా నేను అప్ అండ్ డౌన్ అయితే చెయ్యాలి ఫ్యామిలీతో సో మీ ట్రావెల్ ఏజెన్సీ ఏ విధంగా మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి మేము ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ వెళ్దాం అనుకుంట్నాం సార్ అవునండి నాతో పాటు ఆరుగురండి

ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి నలుగురు నలుగురు నార్మలే ఫార్టీ టు ఫిఫ్టీ ఉంటారండి ఓకేనండి ఓకే సార్ అంటే మేము మరి ద్రాక్షారామం వెళ్ళడానికి మాక్సిమం కాకినాడ నుంచి వెళ్ళడానికి టూ టూ త్రీ అవర్స్ పడుతుంది కదండి ఓకేనండి ఓకే అండి అలాగైతే కొంచెం మనం సిక్స్ కాల్లా అక్కడికి రీచ్ అవ్వాలి అంటే మీరు మన్ని మరి ఫైవ్కి తీసుకుని వెళ్తారా లేదా అంటే మరి ఫోర్ థర్టీకి స్టార్ట్ అవ్వాలో ఓకే సార్ ఓకే సార్ అయితే అక్కడ సిక్స్కి రీచ్ అయిపోతామా సార్

ఓకే సార్ అయితే ఓకే సార్ ఓకే సార్ ఒకసారి మీ ప్రొఫైలు ఓకే సార్ అయితే ఒకసారి మీ ప్రొఫైల్ మాకు షేర్ చేస్తే ఏ కార్ పంపిస్తున్నారని షేర్ చేస్తే దానికి మా ఇంటి అడ్రస్ అండ్ లొకేషన్ పంపిస్తాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే డీజిల్ కూడా మేమే కొట్టించుకోవాలా లేదంటే కార్ బిల్లు డీజిల్ బిల్లు అంతా అదేనా ఓకే సార్ ఓకే సార్ డ్రైవర్కి ఫుడ్ ఒక్కటే ఓకే సార్ మేము పెట్టుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్